శరీర వ్యాయామానికి యోగాకి తేడాలు చాలా వున్నాయి శరీర వ్యాయామంకి వచ్చి మనం అయితే బాడీతోనైతే చేసే పనులు అన్నీ అయితే శరీర వ్యాయామానికి పనికి వస్తుంటాయి అండ్ యోగా అనేది మాత్రం ఒక ఒకటే ఒక ఆసనం కళ్ళు మూసుకుని మన శ్వాసపైన ధ్యాస పెట్టి శ్వాసను లోపటికి తీసుకుంటు బయటికి వదలడం అనేది ఒకటే ఆసనం ఆ ఆసనం పేరు వచ్చి యోగ యోగ ఆసనం అండ్ శారీరక వ్యాయామం అంటే మనం బాడీ మన బాడీతో చేసే అన్ని యోగాలని అయితే చేసి శరిక శరీర వ్యాయామానికి వ్యాయ అంటారు సో బాడీతోనైతే మనం చాలా టైప్స్ ఆఫ్ యోగాలు అయితే చేయచ్చు అలాంటి బాడీ బాడీతో చేసే వాటికి అయితే బాడీ పెయిన్స్ రాకుండా అండ్ మనకు స్ట్రచబులిటీ కోసం అండ్ ఏందంటే ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నాయి ఎలాంటి లెగ్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ నడుము నొప్పులు చేతుల నొప్పులు అలాంటివి ఉన్నాయి అయితే ఈ శరీరక శారీరికా యోగాతో ద్వారా అయితే వెళ్ళిపోతాయి నార్మల్ యోగా వచ్చి మన శ్వాస పైన డిపెండ్ అయి ఉంటుంది కళ్ళు మూసుకొని మనం అయితే ఆలోచించి ఓన్లీ మన సిద్ధం మొత్తం మన శ్వాస పైన పెట్టి మనపైన మనం అలా చేసుకోవడానికి నార్మల్ యోగ ఆసనం అయితే అంటారు అండ్ శరీరానికి వచ్చి ఈ బాడీ పార్ట్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాలు వేస్తాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పెయిన్స్ అయితే వదులుతాయి సో అందుకని అయితే అవి దానికి దీనికి చాలా తేడాలు అయితే ఉన్నాయి అని చెప్పవచ్చు